హలో హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం మేడం నాకు ఒక ప్రిస్క్రిషన్ ఉంది ఆ మందులు కావాలి మాకు ఆ మందులు చెప్తాను మేడం మీ మెడికల్ షాపులో ఉంటే మాకు ఇవ్వరా మేడం కొంచెం మా వర్కర్ వస్తాడు మా వర్కర్కి ఇవ్వండి మేడం ఏమేంటంటే రెండు సిరప్లు మేడం ఒకటి బెనిడ్రయిల్ ఒకటి ఇంకొక సిరప్ మేడం కాఫ్ సిరప్ ఒకటి కోల్డ్కి ఒకటి కాఫ్కి సిరప్లు బెనిడ్రాయిల్ ఒకటేమో పారాసిటమాల్ మేడం ఒకటి ఏమో డోలో మేడం ఒకటి ఏమో చెస్ట్ అండ్ కోల్డ్ ఒకటి ఏమో జింకోవిట్ యాంటీబయాటిక్ మేడం ఒకటి ఏమో క్రోసిన్ ఓకే మేడం మేడం నాకు ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయా మేడం మీ రూమ్లో అవైలబుల్ కాదు మేడం ఉన్నాయా మేడం ఉన్నాయని చెప్పండి మ్యామ్ మూడు వందలు పడుతుందా మేడం చెప్పండి మేడం ఓకే మేడం సిరప్కి మూడు వందలా మేడం మేడం ఏ టైంకి వేసుకోవాలి మేడం

ఓకే మేడం ఎంతైతది మేడం రే కాస్ట్ మొత్తం టోటల్ మళ్ళీ ఒకసారి చెప్పండి టోటల్ చెప్పండి మేడం ఏడు వందల ఇరవైయా ఓకే మేడం ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్కి ఇంకేమైనా ఏమై ఏమైతే ఉండదు కదా మేడం ఒక్కసారి చూస్తారా మేడం కొంచెం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం